కొత్తగా బండి నేర్చుకునేవాళ్లు ఫస్ట్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే హెల్మెట్ పెట్టుకోవాలి ఫస్ట్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ ఫర్ఫెక్ట్ లేపోయిన ఫస్ట్ హెల్మెట్ పెట్టుకోని షూస్ వేసుకొని చేతులకి గ్లౌజ్లు వేసుకుంటే సెట్టు తర్వాతా నెక్స్ట్ జాగ్రత్తలు వచ్చేసి ఫస్ట్ సైకిల్ తొక్కడం రావలి ఫస్ట్ బండి రావాలంటే ఫస్టు సైకిల్ తొక్కడం వచ్చినాక తర్వాత బండి మెల్లమెల్లగా స్కూటీ పట్టాలి స్కూటీ పట్టినాక స్కూటీ మీదికి వెళ్ళి పెద్ద బండి స్కూటీ నడుపుడు వచ్చినాక పెద్ద బండి వత్తది నాకింక చిన్నగున్నపుడు సైకిల్ తొక్కగా కిందవడ్డ బైక్ మీదికి వెళ్లి ఇక హెల్మెట్ పట్టుకోలేదు నాకు హెడ్డు పగిలింది నాకు ఆపరేషన్ అయింది నాకు హెల్మెట్ ఫస్ట్ జాగ్రత్తలు తీసుకోవాలి హెల్మెట్ తీసుకోవాలి బైక్ మంచిగా నడపడం రావలి అన్నీ నీట్గా ఇది ఇట్ల క్రాసింగ్ గొట్టడం రావలి నీట్గా ఫార్టీ కంటే స్పీడ్ ఎక్కువ పోతే బండి ఖరాబ్ అవుతుంది మైలేజ్ ఇవ్వదు ఫిఫ్టీ కంటే ఎక్కువ పోతే బండి మైలేజ్ ఇవ్వదు ఖరాబైతది హెల్త్ మనం ఇప్పుడు మనం కింద పడితే దెబ్బలు ఎక్కువ తాకితే మనం బతికేది దెల్వది ఉండేది దెల్వది ఏం దెల్వది అందుకే జాగ్రత్తలు మంచిగా బండి నడుపుతున్నాం అంటే ఫస్టు బండిని పొద్దున్నే మొక్కాలే మొక్కినాకనే బండి స్టార్ట్ చేయాలే బండి ఇగా నడిపినాక మెల్లమెల్లగా నడిపి ఇగ మనం అటు వెళ్లినాక బైకు అటు ఇశ్ పక్కకెట్టి మనమేం షాపింగ్ చేస్తామో మనం ఎటు వెళ్లినామో అదంతా చూసుకొని నైట్ రాంగ ఇంక లైట్స్ టర్న్ ఆన్ చేసి ముంగట నైట్ అయితే ఇక నైట్ మెల్లగా రావలి ఇక పొద్దునన్న మెల్లగా పోవాలి మెల్లగా రావలె ఎందుకంటే బైక్తోటి ఘోరం ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే బైక్ నడపడం మెల్లగా అందరు నేర్చుకోవాలె సైకిల్ తొక్కడం ఫస్ట్ నేర్చుకున్నాక స్కూటీ నేర్చుకున్నాక బైక్ ఒక్ బైక్ నడపడం నేర్చుకోవాలి మా ఫ్రెండ్ ఉన్నడు ఒకతను అతనూ ఏ అతని గురించి ఎందుక్కాని మీరైతే బైక్ నేర్చుకొని మంచిగా హెల్మెట్సు సేఫ్టీ కిట్స్ అన్నీ వాడాలె టాంక్ యూ